హలో నమస్తే అండి చెప్పండి మ్యాడం వన్ వన్ సెకండ్ ఒక ఒకసారి వెయిట్ చేస్తారా అసలు ముందు మీ పిల్లలు ఏ క్లాస్ ఏంటి అని చెప్పండి మ్యాడం నాకు డీటెయిల్స్ చెప్పకుండా ఎలా ఎలాగని మ్యాడం యశోద ఇంట్ డిగ్రీ స్టూడెంట్స్ మ్యాడం ఓకే ఓకే మ్యాడం ఏ గ్రూప్ మ్యాడం ఏ గ్రూప్ బీఎస్సీయా బీకామా ఫిజిక్స్ గ్రూపా అండి ఓకే టెల్ మీ చెప్పండి

ఓకే ఓకే మ్యాడం ఓకే మ్యాడం ఇప్పుడది వాళ్ళకి అసలు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు మీరు అవును

చదువుకుని అని చెప్పి మేం

అన్నీ మీరే చెప్పేసారు మ్యాడం బాగా చదువుతున్నారని చెప్తున్నారు మీరే చెప్తున్నారు ఇర్రె ఇర్రెగులర్ అని చెప్పి మీరే చెప్పారు ఇంకా అన్నీ చెప్పేసి మేము ఏమి చేయమంటారు చెప్పండి ఒకసారి నాకు

అయితే మ్యాడం దీనికి ఒక సొల్యూషన్ దీనికి ఒక సొల్యూషన్ ఉంది మ్యాడం ఏం కాదు ముందు వాళ్ళిద్దరి పేరెంట్స్ని ఒకసారి మన కాలేజీకి రమ్మని చెప్పండి సో దాన్ని బట్టి మనం ఏంటనేది మాట్లాడదాము ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి రిజల్ట్స్లో అయితే బాగానే వస్తుంది ప్రాబ్లమ్ ఎక్కడ ప్రాబ్లమ్ ఎక్కడ అనేది తెలియాలి కదా మనకి ముందు అసలు మన సైడ్ ప్రాబ్లమ్ ఉందా వాళ్ళ సైడ్ ప్రాబ్లమ్ ఉందా ఏంటని తెలుసుకుంటే కదా మనకి ఒక సొల్యూషన్ ఉంట ఒక సొల్యూషన్ ఉంటుంది ఒకవేళ అటు వైపు నుంచి ప్రాబ్లమ్ ఉందనుకో వాళ్ళ పేరెంట్స్ రెక్టిఫై చేసుకుంటారు అదే మ మన సైడ్ ప్రాబ్లమ్ ఉందనుకో మనం రెక్టిఫై చేసుకుందాం మన సైడ్ ప్రాబ్లమ్ అంటే ఏమిటి మార్నింగ్ నైన్ నైనో క్లాక్ నుంచి ఈవెనింగ్ ఫైవ్ తర్టీ వరకు కాలేజెస్ ఉంటాయి ప్రతి అవర్లోని క్లాసెస్ క్లాసెస్ అవైలబుల్గా ఇస్త్నాము ఎగ్జామ్స్ రాయడానికి గానీ అన్నీ ఇస్త్నాము సో దాని వల్ల ముందు వాళ్ళ పేరెంట్స్ని కాలేజ్కి రమ్మని చెప్పండి కాలేజ్కి రమ్మని చెప్తే మనం వాళ్ళతో మాట్లాడదాము ఓకే మ్యాడం త్యాంక్ యూ